చెప్పండి సార్ సార్ సార్ మొ నాకు రా ర్యాషెస్ వచ్చినాయి సార్ ఇది ఈ విధంగా కొద్దిగా ర్యాషెస్ ఎక్కువ ఉన్నాయి సార్ అవ్ సార్ నవ ఎక్కువ ఉంది కొద్దిగా తగ్గడానికి ఏమన్న ట్యాబ్లెట్లు ఇస్తారా సార్ చేతికి బాడీలో కొన్ని తాన సార్

సరే సార్ సరే సార్ అవ్ సార్ నవ ఎక్కువ ఉంది బా ఎక్కువ చేతుల మీద కాళ్ళకాడ ఉంది సార్ ఎక్కువ నవ సరే సరే తగ్గుతుంది కదా సార్ సరే సార్ సరే సార్ సరే సార్

సరే సార్ సరే సార్ ఎక్కడ సార్ క్లినిక్ క్లినిక్ ఎక్కడ సార్

ఓకే సార్ సరే సార్

సరే సరే సార్ ఓకే సార్ సరే